హలో హలో కనక దుర్గా రెస్టారెంటేనా నా పేరు కావ్య నేను గంట క్రితం మటన్ బిర్యానీ ఆర్డర్ పెట్టాను స్వీగ్గి ద్వారా కొంచెం చూడండి సార్ ఆ అయితే ఆర్డర్ వచ్చింది కానీ నాకు మటన్ మటన్ బిర్యానీ ఆర్డర్ పెడితే చికెన్ బిర్యానీ వచ్చింది సార్ ఇలా అయితే ఎలా మేము మళ్ళీ నెక్స్ట్ టైమ్ మళ్ళీ పెట్టాలి కదా మళ్ళీ లొకేషన్ కూడా చాలాసేపు ఉన్నా కూడా చాలాసేపు డెలివేరి బాయ్ కూడా చాలా లేట్ చేశారు అవును సార్ మేము నెక్స్ట్ టైమ్ పెట్టాలి కదా ఇలా అయితే ఎట్లా టైమ్ రావటం కూడా లేట్ అయింది సరే అని సరే అన అప్పుడు ఓపెన్ చేసి చూస్తే చికెన్ బిర్యానీ ఉంది మేము పెట్టింది మటన్ బిర్యానీ కద కొంచెం చూడండి సార్ ఇలా అయితే ఎట్లా మేము నెక్స్ట్ టైమ్ ఆర్డర్ పెట్టాలి కదా మళ్ళీ రిటర్న్ పంపిస్తాను చూడండి సార్ ఇంకోసారి చూసి మళ్ళీ మళ్ళీ నాకు మటన్ బిర్యానీ పంపించండి ఈసారి అయిన సరిగ్గా పంపించండి సార్ అంటే ఇప్పుడు ఫీడ్బ్యాక్ అడుగుతారు కదా మేము మంచిగా రివ్యూస్ ఇవ్వాలి కదా మీకు ఇలా అయితే ఇకనుంచి అలా రిపీట్ చేయకండి సార్ ఇప్పుడు నేను అంటే ఇలా చెప్తున్నాను కానీ వేరే కస్టమర్ మళ్ళీ ఇలానే జరిగితే వాళ్ళు ఊరుకోరు కద సార్ ఓకే సార్ థాంక్ యు ఆ త్వరగా పంపించండి సార్